స్ట్రీమింగ్ అంటే ఆన్లైన్ ఈ ఆన్లైన్ వల్ల మనకు చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి ఏంటంటే ఏదైనా ఎవరితో అయినా మాట్లాడాలి అనుకున్న కానీ లైవ్ వీడియో ద్వారా ఎదురు ఎదురుగా ఉండి మాట్లాడుకోవడం ఆ తర్వాత వాళ్ళు చేసే వంటలు కానివ్వండి వారు చేసిన అద్భుతాలు కానివ్వండి చూడటానికి బాగుంటుంది ఆ తర్వాత ఈ వీడియో కంటెంట్ అంటే ఇప్పుడు వీడియోలో కొంతకాలంలో ఏమిటంటే గేమ్స్ కూడా వచ్చాయి దీనివల్ల విద్యార్థులు అంటే చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను ఈ వీడియో గేమ్స్ ఆడటం కానియ్యండి అది టైంపాస్గా చేసుకుంటే ఇబ్బంది లేదు కానీ దాంట్లో ఇప్పుడు వచ్చే ఒక కొత్త ఆలోచన ఏంటంటే దాంట్లో కొన్ని గేమ్స్ ప్రైస్ పెట్టారు ఆ గేమ్స్ వల్ల గేమ్స్ చూస్తే పర్లేదు కానీ దానికి కొన్ని అమౌంట్ పే చేయమని అమౌంట్ పెట్టారు ఇప్పుడు ఒకరినొకరు ఇప్పుడు ఈ అబ్బాయి వీడియో గేమ్స్ ఆడుతుంటే వీడు ఏం చేస్తాడు ఇంకో అబ్బాయిని కలుపుకొని అరే వీడియో గేమ్ బాగుంది ఆడుకుందాము దీనికి అమౌంట్ ఖర్చు ఉంటుంది అని చెప్తారు ఇవన్నీ చేస్తూ చివరికి బెట్టింగులు దాకా వెళ్తున్నారు దీనివల్ల వాళ్ళకు చదువు చెడిపోవడం కాక ఇప్పుడు ఇంట్లో ఇచ్చే పర్స్ అంటే ఇప్పుడు మనం ఖర్చులకు ఇస్తాం కదా ఇంట్లో ఆ పిల్లలు ఆ ఖర్చులు కూడాను ఖర్చుని దీనికి ఉపయోగిస్తూ వీడియో గేమ్స్కి దాని తర్వాత బెట్టింగులకు ఉపయోగిస్తూ చివరికి ఎలా అవుతున్నారు అంటే వాళ్ళకు ఆరోగ్యం నశించి అసలు ఆలోచన చెడిపోయి ఆ తర్వాత ఒక వ్యసనానికి బానిస అవుతున్నారు ఈ బానిస అవ్వడం వల్ల కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది ఈ వ్యసనాన్ని అంటే లోను కాకుండా మనం మనకు ఎంతవరకు ఉపయోగించుకోవాలో ఒక లైవ్గా లైవ్ పరంగా కానివ్వండి వీడియో గేమ్స్ పరంగా కానివ్వండి మనం హద్దుల్లో ఉండి చేసుకుంటే అది మనకి బాగుంటుంది ఇలా లేదంటే ఒక వ్యసనంగా మారిపోయి చివరికి మన జీవితాన్ని కూడా పోవాల్సొస్తుంది ఈ విధంగా మన పెద్దలు కూడాను వాళ్ళు చేస్తున్న దానివి ప్రోత్సహించకుండా వాళ్ళను కంట్రోల్ చేసుకుంటూ ముందు చదువుకోండి ఆ తర్వాత మీ యొక్క జాబ్ గురించి మీ యొక్క సొంతంగా మీ యొక్క జీవితం గురించి ఆలోచించుకోండి అని చెప్పే విధంగా మనం చేయాలి అంటే పూర్తిగా వీటిని నిష్క్రమించాలని కాదు మనకు అవసరమైన కొద్ది లైవ్ కాల్స్ కానివ్వండి లైవ్లో ఏదైనా వ్యాపార పరంగా కానీ వీటిని యూస్ చేసుకోవచ్చు